హలో చెప్పండి ఎవరు మీరు చెప్తాం చెప్పండి చెప్పండి స్ట్రక్ అయితుంది వాయిస్ మీరు బాగా చదువుకోవాలి డైలీ స్కూల్కి రావాలి స్కూల్కి వచ్చి మళ్ళీ ఎక్కువ టైం పాస్ కోసం రావద్దు స్కూల్కి హోమ్ వర్క్ చేయాలి డైలీ డైలీ ప్రతి క్లాస్ వినాలి ఏదన్నా అర్జెంట్ అయితేనే ఆబ్సెంట్ కావాలి లేకపోతె ఆబ్సెంట్ కానే కాకూడదు మళ్ళీ మీరూ ఏమన్నా డౌట్స్ ఉంటే సార్స్ని కలవాలి సార్స్ని ఎక్స్ప్లయిన్ చేయమని అడగాలి వాళ్ళు కూడా ఏం చెప్పకపోతే సార్స్ చెప్పకపో చెప్తారు ఖచ్చితంగా చెక చెప్పకపోతే ఫ్రెండ్స్ మీ వాళ్ళని అడగాలి మళ్ళీ మీరూ మళ్ళీ ఎక్స్ట్రా క్లాసులు పెడ్తారు ట్యూషన్ లాంటివి పెడతారు ఆ ట్యూషన్ లాంటివి కూడా వెళ్ళాలి అటెండ్ చెయ్యాలి రోజూ రోజూ వన్ అవరు ఈవినింగ్ ఉంటుంది వన్ అవరు మార్నింగ్ ఉంటుంది స్కూల్ టైం అయిపోయాక అప్పుడు మళ్ళీ అటెండ్ కావాలి టెన్త్కు టెన్ బై టెన్ రావడానికి బాగా ప్రిపరేషన్ ఉండాలి మళ్ళీ ఇంటరు బీటెక్ అవన్నీ చేయాలి మళ్ళీ ఒక గ్రూపు మంచి గ్రూపులో సెలక్ట్ అయ్యి మంచి గ్రూపులు ఉండాలి మళ్ళీ ఆ మంచి గ్రూపు నుండి మీరు మంచిగ చదువుకోవాలి ఇందంతా సిఇసి తీసుకుంటారా ఎమ్పిసి తీసుకుంటారా బైపిసి తీసుకుంటారా అది మీ ఇష్టం కాకపొతే మీకు వచ్చినవి తీసుకోవాలి టూ అవర్స్ ఉంటుంది మార్నింగ్ టూ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవరు చేస్తారు డౌట్స్ ఉంటే

ఓకే బాయ్